అవును మేడమ్ అవును మేడమ్ సుష్మితనే మాట్లాడుతున్నా అవునా మేడమ్ మేడమ్ పంపిస్తున్న మేడమ్ అట్లా ఏం లేదు రోజు వెళ్తున్నాడు వస్తున్నాడు గదా

అవునా మేడమ్ కాదు కాదు మేడమ్ ఇంటి దగ్గరైతే ఎక్కువ ఫోన్ చూస్తాడు వద్దని చెప్పినా వినడు భయం కూడా చెప్పినం మేడమ్ ఉంటుంది మేడమ్ లేదు మేడమ్ రోజు స్కూల్కొస్తున్నా అనే చెప్పి వస్తాడు మేడమ్ అట్లా మేము వెళ్తున్నాడు కదా అనుకుంటాం మేడమ్ ఇట్లా బయట తిరుగుతాడని తెలవదుగా మేడమ్ మీరన్నా ఆప్సెంట్ అయితే కాల్ చేసి చెప్పచ్చుగా మేడమ్ అవును మేడమ్ ఏదో దీని పనిలో పడి మర్చిపోయినాం మేడమ్ అంతా అంటే ఇక పోతున్నాడు కదా అనుకున్నాం ఇక స్కూల్కి ఓకే మేడం ఈ సారి ఫోన్స్ కూడా ఏం ఇవ్వం మేడమ్ ఓకే